ఆ రండి రండి కూర్చోండి వచ్చి అదే మీవి ఎయిత్ క్లాస్ మీ బాబు క్లాసు టీచర్ని అండి నేను వినయ్ టీచర్ని క్లాసు టీచర్ని అండి నేను మాట్లాడేది మీ బాబు ఎగ్జామ్స్ అయ్యాయి కదా ఫస్ట్ యూనిట్ అయ్యింది కొద్దిగా మార్క్స్ అన్నీ తక్కువగా వచ్చాయి మార్క్స్ తెలుగులో ఇంగ్లీషు సోషల్ కూడా తక్కువ వచ్చాయి మ్యాథ్స్ అయితే లెక్కలు అయితే కొన్నిఫెయిల్ అయ్యాడు లెక్కలులో మార్కులు తక్కువ వచ్చాయి బాగా ఫెయిల్ అయ్యాడు బాగా చదివించాలి ఈ మద్య ఏంటి అంటే క్లాసుకి కూడా సరిగా రావటం రోజు తప్పకుండా రావటం లేదు క్లాసుకి రావటం లేదు క్లాసుకి వచ్చేలాగా చూడండి మరి అలాగా తొందరగా మానకుండా వస్తేనే కదా మార్క్స్ రావడానికి అన్ని ఉంటాయి చదవడానికి కూడా శ్రద్ద పుడతా శ్రద్ద ఉంటుంది దాని బట్టి ఏంటి అంటే మేము మాపరంగా మేము చెప్తాము స్కూల్లో మీరు కూడా ఇంటి కాడ కొద్దిగా శ్రద్ద పెట్టారు అనుకోండి సరిపోతుంది మీరు చెప్పింది కరెక్టే కొద్దిగా దాని ఎంకరేజ్ చేశారు అనుకోండి ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కాబట్టి సరిపోయింది రేపు వచ్చే సెకండ్ యూనిట్ అని క్వాటర్లీ అన్నిటికి కొద్దిగా కవర్ అవ్వాలి ఇంకా మెయిన్ పెద్ద మార్కులు ఉంటాయ్ కాబట్టి మెయిన్ మార్కులు హండ్రెడ్ వర హండ్రెడ్ ఉంటాయి వంద మర్కులుకి ఉంటుంది కాబట్టి తనని ప్రిపేర్ చెయ్యాలి బాగా అవును అండి అవును దాన్ని మీరు చూసి మీరు మేము కూడా ఇక్కడ కవర్ చేస్తాం మీరు కూడా కొద్దిగా శ్రద్ద పెట్టించండి కొద్దిగా ఏంటి అంటే మీరు చెప్తుంటే దాని ఫస్ట్ కాబట్టి ఇప్పుడు కవర్ అవుతడు మనం లేట్ చేశాము అనుకోండి అదే కంటిన్యూ అయిపోతుంది దాన్ని చూద్దాం చేద్దాంలే అన్నట్టు ఫీల్ అవుతాడు రేపు వెళ్ళేది మంచి పెద్ద క్లాసులకి వెళ్ళాలంటే ఓకే అండి చెప్పండి మీరు అది మేము క్లాసుకి అటెండ్ అయితే నేను చెప్తాను నేను మేము చూస్తాం ఆ క్లాసుకి వచ్చే సరికి టీచర్స్ అందరు చూస్తారు మేము కూడా చూస్తాం దాన్ని ఏంటి అంటే నెక్స్ట్ యూనిట్కి కవర్ అయిపోవాలి బాగా చదవాలి మంచి మార్కులు రావాలి ఇప్పడు మ్యా లెక్కలు చూడండి లెక్కలు తక్కువ వచ్చాయి మార్కులు దా మనం ఏంటి అంటే ఇప్పడు అలాంటి ఫెయిల్ అవ్వడం కానీ ఇప్పడు తెలుగు ఉంది అనుకోండి తెలుగు ట్వెంటీ వచ్చాయి సోషల్ అవి కూడా తక్కువ వచ్చాయి ఓకే అండి మీరు శ్రద్ద పెట్టి చదివించండి మేము కూడా చదివిస్తాం ఏవండి ఓకే అండి ఓకే అండి అలాగే ఓకే అండి